నేను నా జీవితంలో చాలా పుస్తకాలు చదివాను మరియు నేను చదివిన పుస్తకాల వలన నాకు చాలా జ్ఞానం ఇంకా జ్ఞానోదయం కలిగింది ఇప్పటివరకు నేను చదివిన పుస్తకాలలో నాకు బాధగా అనిపించిన కథలు చాలా తక్కువ నేను చదివిన పుస్తకాలు నా నడవకడి నడవడికను నా మాటను నా తీరును చాలా మార్చాయి ఇప్పటివరకు నేను చదివిన పుస్తకాలలో నాకు ఎటువంటి కుట్ర ఇంకా బాధా దృక్పథం లాంటివి ఎన్నటికీ వెంటాడలేదు నేను చదివిన పుస్తకాలు నేను నా జీవితంలో మెరుగుపడేలా చాలా ప్రోత్సహించాయి